అయ్యా మనం దారి మార్చుకున్నాం కదా రోడ్డు పని జరగుతోంది అని చెప్పారు దీనివల్ల గమ్యస్థానానికి ఎంత సేపు పడుతుందో కొంచెం చెప్పగలరా క్షమించండి కాస్త లేట్ అవుతుందా నాకు కొంచెం తొందరగా వెళ్ళాలి దారిలో ట్రాఫిక్ కూడా ఎక్కువగా ఉంది ఎంత టైం పడుతుందో చెప్తే నేను ప్లాన్ చేసుకోవడానికి వీలు ఉంటుంది మీరు చెప్పినట్లుగా రోడ్డు బాగా లేకపోవడం వల్ల దారి మార్చాల్సి వచ్చింది దీని వలన ఎంత సేపు పడుతుందో అర్థం కాలేదు దయచేసి చెప్పరా